నాకు ప్రముఖ హాలీవుడ్ రచయిత రాబర్ట్ హుక్ రచించిన హౌ టు సక్సెస్ హౌ టు సక్సెస్ ఇన్ బిజినెస్ అదే విధముగా రిచ్ డాడ్ పూర్ డాడ్ అదే విధముగా నలుగురితో ఎలా ఉండాలి వాట్ ఈస్ ది కామన్ సెన్స్ వంటి పుస్తకాలను ఎక్కువగా నేను చదివాను ఇందులో ముఖ్యంగా నాకు రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకము చాలా ఇష్టము ఎందుకంటే ఇది ఒక జీవిత విధానాన్ని జీవితంలో ఒక మనిషికి అవసరమైనవి ఏంటి అవసరం లేనివి ఏంటి డబ్బుని డబ్బుతో ఎలా సంపాదించాలి డబ్బు విలువైనది డబ్బును మనం ఎలా కాపాడుకోవాలి అనే ఒక కొన్ని విషయాల గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది అందుకు నాకు ఈ పుస్తకం అంటే చాలా ఇష్టము దీని గురించి ఇండియా టుడేలో ఒక ఆర్టికల్ కూడా రాసారు అదే విధంగా ఇతనితో ఒక ఇంటర్వ్యూ కూడా చేసారు ఇంటర్వ్యూలో కూడా ఆయన ఇలాగే చెప్పారు మనిషి జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనది అది కాపాడుకోవడం మన బాధ్యత అని నాకు ఈటీవీలో వచ్చే జబర్దస్త్ ఎక్సట్రా జబర్దస్త్ ఢీ షోలు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు నాకు చాలా ఇష్టము ఎందుకంటే ఒక మనిషికి ఉన్న ఒత్తిడిని బాధ కష్టాలను నుండి కాసేపు ఉపశమనం కలిగించి కాస్త సంతోషాన్ని సుఖాన్ని ఇస్తాయి అందుకే నాకు ఈ షోలు అంటే చాలా ఇష్టము